హలో నమస్తే అండి మా మా బాబుకు బంగారం కొనాలని వచ్చిన

అవునండి మా తమ్ముని పెళ్ళి ఉంది ఈ అమ్మా అమ్మాయి అమ్మాయికి ఉంగుము అబ్బాయికి ఒక ఉంగరము తీసుకోవాల

అవును లేదండి మీకు తెలిసే ఉంటుంది కదా అని ఫోన్ చేశాం అండి

నా

ఓ మాకు పుస్తె చేయిస్తారు కదా ఆ పుస్తె కూడా ఖరీదు చె చెయ్యాలండి అవునండి పర్వాలేదు అక్కడనే చేయిస్తాం అవునండి

అవును

సరే సరే అండి అక్కడికెళ్తాము సరే అండి